హలో మేడమ్ నా పేరు సనానే టిక్కెట్ తీసుకున్నానండి కానీ నేను అది మిస్ చేసుకున్నాను లేదు లేదండి తీసుకుని ట్రావెల్ చేస్తున్నాను అలా ఏం కాదు తీసుకున్నాను తీసుకున్న తర్వాత అది ఎక్కడ మిస్ అయిందో మిస్ అయిపోయిందండి అయ్యో అయ్యో అయ్యో వద్దు వద్దు మేడమ్ రాయవద్దు మీరు కావాలంటే నేను ఫైన్ కడతాను మీరు ఎటువంటి కేసులు రాయవద్దు లేదు వద్దు మేడమ్ రాయవద్దు నేను టిక్కెట్ తీసుకున్నాను అది మిస్ అయ్యింది కానీ నేను ఫైన్ కడతాను అంటున్నాను కదా అయ్యో అయ్యో వద్దు మేడమ్ రాయవద్దు నేను కావాలంటే ఫైన్ కడతాను వద్దు మేడమ్ కేసు గీస్ ఇలాంటివి ఏం రాయవద్దు మేడమ్ అది ఏదో పొరపాటున మిస్ అయిపోయింది ఇదే ఫస్ట్ టైమ్ అండి రోజు అలా కాదు నేను టిక్కెట్ తీసుకునే ప్రయాణం చేస్తాను లేదు సరే సరే మేడమ్ ఎక్కడ కట్టాలి మేడమ్ సరే సరే మేడమ్ థ్యాంక్ యూ మేడమ్ ఓకే మేడమ్ ఓకే థ్యాంక్ యూ మేడమ్